తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళు చాలా అద్భుతంగా జరుగుతాయి పెళ్ళి అనగా వివాహం వివాహాలు అంగరంగ వైభవంగా రెండు కుటుంబాల మధ్య జరుగుతుంది ఒక పండగలా ఇంటికి పండగలా జరుగుతాయి వివాహానికి చాలా ముఖ్యమైన అత్యంత ముఖ్యమైన ఆచారాలు కూడా చాలా ఉంటాయి పెళ్ళికి మొదటగా నిశ్చితార్థం చేసుకుంటారు నిశ్చితార్థం అంటే పెళ్ళికి ముందు చేసే పని ఉంగరాలు అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకుంటారు ఆ రోజు పెళ్ళి తేదీ ఇవన్నీ నిర్ణయించుకుంటారు పెళ్ళి అంటే ఇద్ద వధువు మరియు వరుడు మధ్యనే కాదు రెండు కుటుంబాల మధ్య జరిగే ఒక పెద్ద పండగలా జరుగుతుంది నిశ్చితార్థం తర్వాత పెళ్ళికూతురు మరియు పెళ్ళికొడుకు ఫంక్షన్ అంటే లేద పెళ్ళికి ఒకటి లేదా రెండు రోజుల ముందు వధవు ఇంట్లో పెళ్ళికూతురు ఫంక్షన్ వరుడు ఇంట్లో పెళ్ళి కొడుకు ఫంక్షన్ చేస్తారు తర్వాత మంగళ స్నానాలుంటాయి ఇంకా కన్యాదానాలుంటాయి పెళ్ళి రోజు జిలకర్ర బెల్లం పెట్టుకోవడం కానీ ఇంకా తాళి కట్టడం కానీ ఏడు అడుగులు వేయడం కానీ ఇలా చాలా ఉంటాయి తర్వాత అప్పగింతలు అప్పగింతలు అనేది ఆడవారికి చాలా ముఖ్యమైన రోజు పెళ్ళనేది ముఖ్యమైన రోజు అందులో అప్పగింతలు మరి ఇంత వే ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు అదొక మరొక జన్మ అనే చెప్పగలము ఇంకా ఇంట్లో వారితో ఒక మన మన ఊరు కాకుండా వేరే ఊరికి వెళ్ళడం అంటే అది చాలా కష్టం అమ్మాయిలకి మన చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా అవన్నీ మిస్ అవుతూ ఏడుస్తూ ఎంతో బాధకరంగా ఉండాలి వేరే వాళ్ళ పెళ్ళి కొడుకు ఇంట్లో అలవాటు అవ్వడం కూడా అంత సులభమేమీ కాదు చాలా కష్టమనే చెప్పగలము